సార్ గుడ్ ఈవెనింగ్ అండీ మొబైల్ స్టోరా అండి యాండ్రాయిడ్ మొబైల్ స్టోరా సార్ మీదగ్గర వన్ ప్లస్ మొబైల్ ఉందా అండి సార్ కాస్ట్ ఎంత ఉందండి ఫార్టీ థౌజండ్ నుండి ఉన్నాదా కెమరా క్లారిటీ ఉంటుందా అండి సార్ గ్యారెంటీ ఎన్ని ఇయర్స్ ఉంటుంది టూ ఇయర్సా ఈ బ్రాంచెస్ మన హైదరాబాదులో ఎక్కడెక్కడ ఉన్నాయి ఓకే సార్ ఇప్పుడు మీ దగ్గర అయితే వన్ ప్లస్ అవైలబుల్ ఉందా అండి రేపు ఒకసారి మేము వచ్చి చూస్తామండి ఇంకా రేపు ట్వెల్వ్కి అలా వస్తామండి ఇంకా టెన్కా అండి మేమింకా ఐఫోన్ కూడా తీసుకోవాలని అనుకుంటున్నామండి మీ దగ్గర ఉందా తెప్పిస్తారా తీసుకుంటామండి ఒక వన్ మంత్లో తీసుకుంటాము అంటే స్టార్టింగ్ ఎంత ఉందండి సెవంటీ ఉందా తీసుకుంటాము ఒక అంటే ఏ ప్రెస్లో బాగుంటుందో చెప్పండి అంటే మంచి క్వాలిటీ అయితే సెవెంటీ ఉందా ఒక నైన్టీ థౌజండ్లో తీసుకుంటామండి అవునండి నేను రేపు వచ్చి మాట్లాడతాను మీ స్టోర్కి వచ్చి రేపు వచ్చి మొబైల్ చూస్తామండి లొకేషన్ పెట్టండి నాకు ఇప్పుడు రేప్మా రేపు మాత్రం యాండ్రాయిడు వన్ ప్లస్ తీసుకుంటాము ఓకే సార్ అవునండి రేపు వచ్చి చెప్తాం మీకు అప్పుడు తెప్పించండి పెట్టండి ఓకే సార్ థ్యాంక్ యు